డెబ్భై ఐదు రెండు వందల ముప్పై ఐదు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది యాభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి డెబ్భై మూడు లక్షల అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఒకటి